చిన్న జంతువులను మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి అందులో ఏంటంటే మేకల గురించి నేను చెప్తూ ఉంటాను మేకల గురించి అయితే చాలా చిన్నప్పుడు వాటిని మేము కొంటూ ఉంటాం అనమాట మేము కొనడం వల్ల అది ఏంటంటే బాగా బలంగా పెరుగుతూ ఉంటాయి అప్పుడు వాటిని అమ్ముకోవచ్చు అమ్ అమ్మేస్తూ ఉంటారనమాట అదేంటంటే చిన్న చిన్నవి అయితే మేకలు వాటికి వేరేగా అంటే ఆకులు చిన్న చిన్న మొక్కలు అలాంటివే పెట్టాలని దుంపలు ఇంకా పెద్ద పెద్ద వా కాండాలు ఉన్నటు వంటివి పెడితే వాటికి అరగదనమాట త్వరగా వారు అవి ఆరు అనారోగ్యం పాలైపోయి చనిపోతుంటాయి చిన్నప్పుడే అలాగే ఎక్కువ వేడి కూడా లేకుండా చూసుకుంటూ ఉండాలనమాట ఇలా చూసుకోవడం వల్ల వాటిని త్వరగా ఎక్కువగా మనము వృద్ధి చేసుకోవచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే పశువులు పశువుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి అనమాట అందులో సాహీలావు అనేది మాకు పంజాబ్ అక్కడ్నుంచి దొరుకుతూ ఉంటాయి అక్కడ అయితే మనకివి ఆ ముఖ్యంగా పాల ఉత్పత్తులను పెంచటానికి మాత్రమే వీటిని పెంచడం జరుగుతుంది ఒంగోలు జాతి ఆవులు కూడా చాలా బాగుంటాయనమాట అవి కూడా ఏంటంటే పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటుంది వీటిని మనం గవర్నమెంట్కి సంబంధించిన కేంద్రాల్లో అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు అనేవి రావడం జరుగుతుంది అలాగే ఈ జంతువులు మంచి జాతులు మంచి జాతులు రావటానికి ఏంటంటే వీటిని ఒక సక్రమమైన మార్గంలో పెంచాల్సి ఉంటుంది అంటే ఏంటంటే ఏవి పడితే అవి పెట్టేసి ఎలా పెడితే అలా చూసుకుంటే అవి త్వరగా చనిపోతాయనమాట అవి త్వరగా దిగుబడి ఆవు పాల దిగుబడి కూడా ఇవ్వకుండా ఆపేసుకుంటాయనమాట ఇలా కాకుండా వాటికి సమృద్ది అయిన ఆహారం పెడుతూ అవి కూడా మనకి ఆ పా మనకి డాక్టర్ అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్తూ ఉంటారనమాట కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అవి కూడా ఇస్తూ వీటిని చూస్తూ ఉంటే మంచి రకాల జాతులు అనేవి కూడా రావటం జరుగుతుంది వీటిని బట్టి అలాగే మన దగ్గరైతే ఈ పశువులు అయితే ఉన్నాయండి